నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్యతో ప్రయాణం చేయాలనుకుంటాను ఎందుకంటే వాడు నాకు తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయింది చాలా దగ్గర అయ్యాడు కానీ ఎప్పుడూ నన్ను ఏమీ అనకుండా చిన్నపిల్లలా చూసుకుంటాడు నేను అంటే బాగా ఇష్టం వానికి ఎటైనా పొతే కూడా ఎప్పుడు మంచిగా చూసుకుంటాను నాతోనే ఉంటాను అంటాడు ఇటు పో అటు పో అని అన్ని జాగ్రత్తలు చెప్తాడు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు నాకు అన్నీ మంచివి అలా చెబుతూనే ఉంటాడు కాబట్టి నాకు వానితో ఎప్పుడైనా వెళ్ళాలి అని ఉంటుంది అది ఒకటి నాకు అలా ఇప్పుడు పోయాము అనుకో వానితో పాటు అలా తిరగడం అలా చేయి పట్టుకొని పోవడం పోతూ ఉంటాము అలా నడుచుకుంటూ పోతుంటే వాడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు కదా ఇటు వే బండ్లు ఇట్లా రాకుండా ఏం రాకుండా నా దగ్గరికి వాని దగ్గర నన్ను తీసుకొని ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటాడు కాబట్టి అట్లా అలా చే చేస్తాడు కాబట్టి నాకు వానితో ఎప్ ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం ఇంకెట్లా అంటే ఇప్పుడు వెళుతూ ఉంటాము కదా బస్సులో ఉన్నా కానీ నిద్ర వచ్చినా వాడి ఇట్లా భుజం పైన పడుకోవడం కానీ కాళ్ళ పైన పడుకోవడం కానీ అట్లా తిరి అట్లా ఉంటా అట్లా ఉంటాడు వాడు అట్లా నన్ను బాగా చూసుకుంటాడు ఇక నా ఎప్పుడు మంచిగా చూసుకుంటూనే ఉంటాడు అన్నీ మంచిగా చెప్తూనే ఉంటాడు ఇక నేనంటే చాలా ఇష్టం ఇక వానికి ఎట్లా అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ని కాబట్టి అన్నీ మంచిలు చెడులు అని చెప్తూంటాడు ఎవరు మగ మగవాళ్ళతో ఎలా ఉండాలి ఎట్లా వాళ్ళతో నడుచుకోవాలి అని అట్లా ఉండరు కదా అందరూ ఒక బెస్ట్ ఫ్రెండ్ అవన్నీ మంచిగా చెప్తాండు అంటే వాడు నాకు అన్ని చెబుతాడు కాబట్టి వానితో ప్రయాణం చేయడం అంటే నాకు బాగా ఇష్టం ఇంకెట్లా పోతుంటే నడుచుకుంటూ పోతుంటే పోతుంటే ఉంటాము కదా అప్పుడు నన్ను ఇట్లా పట్టుకొని జాగ్రత్తగా తీసుకుంటూ రోడ్ మీదకెళ్ళి నడుచుకుంటూ మధ్యలోకెళ్ళి పోయెటప్పుడు కూడా వాడిని నేనిట్లా పట్టుకొని జాగ్రత్తగా తీసుకొని పోతాడు అట్లా వానితో వెళ్ళాలి అనేది నాకు వెళ్ళాలి అని ఉంటుంది బాగా వానితో పోయాము అనుకో ఒక సంతోషం ఇక నాకేం కాదు వాడు ఉన్నాడు కదా నాకోసం అనేటట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక ఇక ఇక పోతుంటే చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు ఇక మధ్యలో ఆకలైనా ఏమైనా కానీ ఏదో ఒకటి కొనుక్కోమని తినమని ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు ఎప్పుడు తిను తిను జాగ్రత్తగా ఉండు అని చెప్తూనే ఉంటాడు చాలా బాగా చూసుకుంటాడు వాడు నన్ను ఎట్లా అంటే ఇక ఒక ఒక నాన్న లాగా చూసుకుంటాడు ఇక అట్లా ఎవరు చూసుకోరు కదా వేరే వాళ్ళు అంటే వాడు నాకు పెద్ద బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అట్ల అని ఎప్పుడు నన్ను చూసుకుంటూనే ఉంటాడు వాడు అంటే నాకు చాలా ఇష్టం చాలా తక్కువ టైంలో నాకు దగ్గర అయిండు కానీ వానికి నేనన్నా వాడు నాకన్నా చాలా ఇష్టం ఇంకా ఎట్లంటే మా ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చినా కానీ ఏం కాదు ఫస్ట్ వారే ఫస్ట్ వాడే చెప్తాడు క్షమించమని ఏదైనా కానీ ఇక అన్నీ బ్రతిమిలాడుకుంటూ ఉంటాడు చాలా మంచోడు బక్కోడు ఎట్లా అంటే ఇక ఎవరు వాడికి ఉన్నా లేకున్నా నాతో మాట్లాడాలని అట్లా ఇట్లా అని చాలా ఉంటాయి బాగా చూసుకుంటూ అంటాడు ఎప్పటికీ అటు చూసుకుంటాడు కాబట్టి ఇక వానితో పోవడానికి ఇష్టపడుతూ ఇప్ ఇప్పుడు ఒకరితో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు మనతో మనలని బాగా చూసుకుంటే ఎల్తం కదా అట్లా వాడు నన్ను బాగా చూసుకుంటాడు జాగ్రత్తగా ఎట్లా అంటే పిచ్చిగా ఒక చెల్లెళ్లు వాళ్ళ అమ్మని కానీ చూసుకున్నట్టు ఇట్లా నన్ను చూసుకుంటాడు అట్లా బాగా వానికి అట్ల చాలా అంటే చాలా ఇక బాగా చూసుకుంటూ ఉంటాడు నన్ను